హలో నమస్తే మేడమ్ ఓకే మేడం అంటే ఏ విధంగా చూస్తారు మేడం అంటే ప్లేట్స్లానా లేకపోతే ఏ విధంగా కావాలి మేడమ్ ఎన్ని ఎన్ని కావాలి మేడమ్ ఎన్ని ఎన్ని సెట్లు కావాలి ఓకే మేడమ్ ఇంకేమైనా ఇంకా మేడమ్ ఇంకేమైనా కావాలా ఇప్పుడు ఇంకా అవి మొత్తం కలిపి రెండు వేలు అవుతాయి మేడమ్ తక్కువ అంటే వీటికి మాకు కూడా మేము ఎక్కువ తీసుకోవట్లేదండి మాకు ఎంత పడితే మీకు కూడా అంతే అమ్ముతున్నాం మాకు పడంది కూడా మేము ఇవ్వలేము కదండి ఇంకా మీరు చూడండి మా దగ్గర మా దగ్గర అన్ని బ్రాండెడ్ బ్రాండెడ్వి ఐటమ్సే ఉంటాయి అన్ని పీ జీ ఎన్ కంపెనీ పీ జీ ఎన్ కంపెనీ మీకు తెలుసు కదా అవి ఎంత స్ట్రాంగ్ ఉంటాయని ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ సెట్లు ఏమైనా కావాలా అండి

ఒక్కటి పన్నెండు వందలు పడుతుంది మేడమ్ సరే మేడమ్ మీరు ఏమేమి కావాలో ఫస్ట్ అవి మీరు మాకు చెప్తే అవి అన్నీ ఒకదగ్గర చేర్చినంక లెక్కేద్దాం అన్ని ఇంకా ఏమేమి కావాలి మేడమ్ మీకు ఇంకా అంటే పెళ్లికి అయితే అన్నీ కావాలి కదా మేడమ్ ప్లేట్లని స్పూన్లని బాక్స్లని అవన్నీ మీరు ఏవి కావాలంటే మనం అవి తీసి రేట్ వేయొచ్చని అట్లా ఓకే మేడమ్ ఇంకా ఎన్నిసెట్లు కావాలి మేడమ్ ఇప్పుడు ప్లేట్లు ఓకే మేడమ్ ఓకే ఓకే సరే మేడమ్ అన్నిటికి దగ్గర దగ్గర ఏడువేలుదాక అవుతాయి మేడమ్ ఓకే మేడమ్ థ్యాంక్ యూ